లాక్డౌన్ సమయంలో చాలా వంటలు ట్రై చేసాను ఖాళీగా ఉన్నప్పుడు కొత్త వంటకాలు నేర్చుకోవటానికి కొత్త రుచులు టేస్ట్ చేయడానికి సేమ్యా కేసరి లాంటి పాయసం లాంటివి పరమాన్నం నాన్ వెజ్ డిషెస్ చాలా వంటలు నేర్చుకున్నాను రెస్టారెంట్లో ఉండే విధంగా ఆ రకంగా టెస్ట్ వచ్చేలాగా కొత్త ఇంగ్రీడియంట్స్ తో కొత్త రుచులు అన్నీ యూట్యూబ్ వీడియో చేసి చాలా వంటకాలు ట్రై చేసాను రెండు రోజులకు ఒకసారి వారానికి ఒకసారి ఇట్లా కొత్త కొత్తగా వంటకాలు అన్నీ ట్రై చేసాను అన్నీ రుచులు బాగుండేలాగా త తగిన సమయంలో అన్నీ ఇంగ్రీడియంట్సు మొత్తం అన్నీ కలిపి మంచిగా ఇంగ్రిడియంట్స్ డిష్ చేసాను చాలా రకాలుగా డిషెస్ చేసిన తర్వాత నా చుట్టుపక్కల వాళ్ళకి కూడా టెస్ట్ ఎలా ఉంటుందని చెప్పాను వాళ్ళు కూడా తిని బాగా ఉంది అన్నారు